ప్రస్తుత కోళ్ళమెతలో పౌష్టికాహారం లభిస్తుంది ఎందుకంటే ఇపుడు కోళ్ళమెతలో జొన్న సోయా బీన్ గోదుమ మొక్కజొన్న వేరుశెనగ ఆయిల్ లేదా తవుడు నుంచి వచ్చిన ఆయిల్ అదేవిదంగా బియ్యం నుండి వచ్చిన పాలిష్ తవుడు ఇలా అన్ని రకాల కొవ్వులు కలిగిన పౌష్టికాహార కోళ్ళకు మేతగా ఇవ్వడం జరుగుతుంది దీనివలన కోళ్ళు అనేవి ఆరోగ్యంగా తొందరగా బరువు పెరగడానికి అవకాశం ఉంది అయితే వీటికి ఇన్నిరకాల మేత ఇవ్వటం వలన ఇది చాలా తొందరగా పేరుతున్నాయి వీటిలో మనిశికి అవసరమైన ప్రొటీన్స్ క్యాలరీస్ మనిసికి కొవ్వు అనేవి కూడా సంవృద్ధిగా దొరుకుతున్నాయి అంతేకాకుండా ఇవి మనిసికి అందుబాటులో ఉన్న రేట్లలోనే దొరుకుతుంది ఒకప్పుడు కోళ్ళను పెంచడానికి ధాన్యం బియ్యం నూకలు తవుడు ఇలాంటివి మాత్రమే ఎక్కువగా వాడేవారు వీటివలన బరువు అనేది లేటుగా పెరిగేది తొందరగా పౌష్టికాహారం లేక పెరిగేవికాదు ఇప్పుడు అన్నిరకాల పౌష్టికాహారం దొరకటంవల్ల కోళ్ళుఅనేవి చాలా తొందరగా పెరుగుతున్నాయి